నేనూ ఈ కంపెనీలో ఉన్న కోర్సులు ఏంటో చెప్తారా అంటే నేను ఇలాగా ప్రోగ్రాం డెవలపర్గా కానీ లేదంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటే నా డ్రీమ్ జాబ్ వచ్చేసి దేంట్లో అన్నా పెద్ద పెద్ద కంపెనీలు అంటే గూగులు అలాంటి వాటిల్లో ఏదైనా లేదంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి కదా వాటిల్లో జా సాఫ్ట్వేర్ డెవలపర్గా చేయాలని అనుకుంటున్నాను అసలు దానికి సంబంధించిన ఏ కోర్సులు చెస్తే వాటిని చేయవచ్చో చెప్తారా కొంచెం

అంటే సాఫ్ట్వేర్ డెవలపర్కి సంబంధించింది అంతే అంటే అంటే గూగుల్ కానీ లేదంటే పెద్ద పెద్ద టీసీఎస్ అలాంటి కంపెనీలు ఉన్నాయి కదా వాటిల్లో

అంటే మీ దాంట్లో కోర్సు చేస్తే ఫర్దర్గా వేరే కంపెనీలో ప్లేసెమెంట్ అనేది మాకు అంటే ట్రై చేస్తారు అన్నట్టు కంపెనీలు అవి తీసుకొచ్చి

ఓకే ట్రైనింగ్ పీరియడ్ ట్రై ఓకే అంటే ట్రైనింగ్ పీరియడు ఎన్ని మంత్స్ ఉంటుంది

సరే థ్యాంక్ యూ సార్